బాబు నమస్కారమండి అవునండి ఓకే ఓకే నాకు మీరు క్రైస్తవులా అండి

మేము చర్చికి వెళ్ళలేదు మేము చర్చికి వెళ్ళను నేను

కే ఆ మీకు వీలైతే కుదిరితే వస్తామండి అదే అంటే మాకు దేవుడి గురించి అంతగా తెలియదు మేము అదే అండి మీరు చెప్పే మాటలు కొంచెం ఏదో అర్థం కానట్లు ఉన్నాయి ఒకసారి మిమ్మల్ని కలుస్తానండి నేను ఓకే ఓకే అండి మీ దగ్గరికి వస్తాను నేను మీరు ఖాళీగా ఉంటారా ఓకేనండి ఓకే ఓకే థ్యాంక్ యూ